ఒక లక్ష పంతొమ్మిది వందల నలబై మూడు రూపాయలు డెబ్భై మూడు వేల తొమ్మిది వందల నలబై మూడు రూపాయలు అరవై మూడు వేల ఆరు వందల రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు వంద రూపాయలు